నమస్కారమండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి వాటి గురించి వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పోలసీని కాట్టిద్దామని అనుకుంటున్నానండి మీ కుటుంభంలో ఎంత మంది ఉంటారు ఏంలేదండి ఈ పోలసీలు మీ పిల్లలక్కూడా వర్తిస్తాయి ఇప్పటి నుండి మీరు వారి కోసం డబ్బులు జమ చేయవచ్చు వారు పెద్దవారైనప్పటికీ వారి పెళ్లికోసం లేదా పెద్ద చదువులు చదువుకోవడానికి మీకు ఉపయోగపడతాయి మీ పిల్లల పేరుతో పోలసీలు అంటే అది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు లాంగ్ టైం పోలసీలు ఉంటాయి ఉన్నాయి లేదండి అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాల వరకు కడతాం తరువాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీయే చూసుకుంటుంది కొంతసమయం పడుతుందండి అంటే మూడు నెల్లు వ్యవధిలో ఇస్తారు సంవత్సరానికి మీరు కట్టేదానికి మూడు శాతం వడ్డీని ఇస్తుంది సరే అండి నా నెంబరు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటానండి